ఓలా టాక్సీ సర్వీస్ వారికి నమస్కారాలు

మైసూరులో ఆయా ప్రాంతాలను సందర్శించడానికి నిన్న అనగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ట్యాక్సీని బుక్ చేసుకున్నాను ఈరోజు అనగా

మూడు రెండు వేల ఇరవై ఐదున ట్యాక్సీ నా దగ్గరికి వచ్చి

పిక్ చేసుకోవాల్సి ఉంది అయితే సమయానికి ట్యాక్సీ రాలేదు నాకు మీరు ఇచ్చిన నెంబర్కు అది డ్రైవర్ నెంబర్ అని చాలా సార్లు ఫోన్ చేయడం జరిగింది కానీ డ్రైవరు నా ఫోన్ కాల్ని స్వీకరించలేదు చాలా సమయం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు అని ఎదురుచూడడం జరిగింది కానీ అతని నుండి ఎటువంటి కాల్ రాలేదు

ట్యాక్సీ సర్వీస్ కంపెనీ నుండి కూడా నాకు ఎటువంటి ఫోన్ కాల్ సమాచారం అందలేదు మీరు ఇలా చేయడం ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని ఈ ఫిర్యాదును స్వీకరించగలరని నా ఫిర్యాదు నమోదు చేసుకొని నాకు తగినటువంటి పరిష్కారాన్ని తెలియచేయగలరని భావిస్తున్నాను